హలో చెప్పండి

ఎప్పుడు వెళ్ళాలండి మార్నింగ్ ఓకే ఎంతమందండి ఏడుగురు అంటే పెద్ద కార్ కావాలండి అంటే కార్ కార్ తీసుకుంటారా లేకపోతే ట్రావెలర్ తీసుకురమ్మంటారా ఓకే అంటే ఇన్నోవ ఐతే కొంచెం కాస్ట్ ఎక్కువ అయితదండి ఇన్నోవ వచ్చేసరికి శ్రీకాకుళం నుంచి విజయవాడ అంటే నాలుగు వందల కిలోమీటర్ లు వస్తది అప్ అండ్ డౌన్ అండి డ్రాపింగ్ ఆ అండి టూ డేస్ అంటే స్టే ఛార్జెస్ కూడా పడుతాయండి

పదహారు వేలయిద్ధండి ఆ అవునండి

అంటే మళ్ళీ లేట్ అయితే ఛార్జెస్ పడతాయండి అది మీ ఇష్టం థౌసండ్ పడతుందండి వెయిటింగ్ ఛార్జెస్ టూ థౌసండ్ ను ఓన్లీ డ్రాపింగ్ అయితేనెమో టెన్ థౌసండ్ అండి అప్ అండ్ డౌన్ అయితే ఫోర్టీన్ థౌసండ్ అవునండి అది మీ ఇష్టం అండి నేను పొద్దున్నే రమ్మంటే ఫైవ్ కి రమ్మంటే ఫైవ్ కి వస్తా లేకపోతే నేను టెన్ కి వస్తా మీకు ఓకే నండి వన్ టు మళ్ళీ రీ రిటర్న్ టు డేస్ తర్వాత నైట్ అయిద్దండి లేకపోతే డే టైమ్ ఆ అంటే థర్టీ మార్నింగ్ వస్తే ఒకటండి మళ్ళీ థర్టీ నైట్ అయితే లేట్ మళ్ళీ ఛార్జెస్ ఎక్కువవుతాయండి అండి టోల్ గేట్ లు మొత్తం మీయ్యేనండి చూసి అంటే ఇంకా చాలా తక్కువే చెప్పనండి మీకు అది ఎవరైన చెయ్యాలండి అవునండి మరి ఇప్పుడు వెయిటింగ్ ఛార్జెస్ అని ఇంకా ఇప్పుడు వేరే సరే వేరేవాళ్ళకి ఎవరో ఒకళ్ళకి కాల్ చేసి అడగండి మీకు వెయిటింగ్ వెయిటింగ్ ఛార్జెస్ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ చెప్పకపోతే నాకు వెయిటింగ్ ఛార్జెస్ వద్దండి తెలిసినోళ్ళనే తక్కువ చెప్పానండి సరే అండి సరే అండి ఎంతోకొంత వచ్చిన తర్వాత మాట్లాడదాం ఒక వెయ్యి అటో ఇటుగా ఆ ఓకే అండి ఓకే అండి ఫోన్ చెయ్యండి ఒకసారి